నేను ముందుగా కొత్త డ్రాయింగులు గీయాలనుకుంటే దాని యొక్క చిత్రాన్ని నా మనసులో చూసుకుంటాను మనసులో ఆలోచించి ముందుగా పేపర్ పెన్సిల్ తీసుకుని దాని యొక్క ఔటర్ లైన్స్ని గీస్తాను ఔటర్ లైన్స్ అంటే దాని చుట్టూ ఉన్న రేఖలను గీసుకొని ఆ యొక్క రేఖలను చూసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కనుక్కొని రేఖా చిత్రం అనేది ఒక ఒకదాని మీద ఒకటి వివిధ భాగాలుగా తీసుకొని మరియు అవి ఎలా కలిపితే పని చేస్తాయని ఆలోచించి దాని రూపురేఖలను నిర్వహిస్తాను రూపురేఖలని నిర్వహించిన తర్వాత ఆ రూపురేఖలను అన్నిటినీ కలిపి ఆ భాగాలను అన్నిటినీ కలిపి అలాగే పెన్ను లేదా పెన్సిల్ లేదా కలర్ల ద్వారా ఆ డయగ్రామ్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను అయినా ఆన్లైన్లో ఆఫ్లైన్లో మూలాలను ఉపయోగిస్తాను ఆన్లైన్లో అయితే ఐప్యాడ్ ఐప్యాడ్లో చాలా రకాల పెన్ పెన్సిల్ కలర్స్ బ్రషెస్ అన్నీ మనకు అనేక విధాలుగా స్క్వేర్స్ అంటే చక్ర వృత్తము ఏమంటారు ద్విచక్రము అన్ని వాటి యొక్క ఆధారాలు ఆన్లైన్లో దొరుకుతాయి వాటిని ఉపయోగించి కూడా మనం డ్రాయింగ్ని వేయగలుగుతాము అలాగే మన డైలీ లైఫ్ ఆఫ్లైన్లో ఎలా అంటే ఆఫ్లైన్లో ఎలా అంటే మనకు కావాల్సిన వస్తువులని మన దగ్గర ఉంచుకొని పెన్సిల్ ఎరేజర్ స్కేల్స్ వృత్తాలు అంటే సర్కిల్గా ఉండే వస్తువులు గుండ్రంగా ఉండే వస్తువులు చతుర్ముఖ ఆకారంలో ఉండే వస్తువులన్నీ మన దగ్గర ఉంచుకొని వాటి యొక్క ఆధారాలను బట్టి మనం డ్రాయింగ్ వేస్తాం ఎలా అంటే కొంచెం ఈజీగా వేయాలనుకుంటే చిన్న చిన్న బొమ్మల యొక్క డ్రాయింగ్స్ని వేస్తే అది తొందరగా అయిపోతుంది కానీ పెద్ద పెద్ద డ్రాయింగులు వేయాలనుకుంటే మనం ముందుగా ఔటర్ లైన్స్ని పర్ఫెక్ట్గా గీయాలి అలాగే వివిధ భాగాలుగా బొమ్మని గీసుకొని ఆ వివిధ భాగాలను మొత్తానికి కలిపి ఆ డయాగ్రామ్ని పూర్తి చెయ్యాలి ఇది ఒక్క నా యొక్క డయాగ్రామ్ గీసే పద్ధతి అండ్ డయాగ్రామ్ని ఆన్లైన్లో వేస్తే అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మన ఆఫ్లైన్లో మనకు మనం నచ్చినట్టుగా వేసుకుంటాం కాబట్టి అది కూడా అద్భుతంగానే ఉంటుంది